ఎలా ఉన్నారు మేము బాగున్నాం అందరు బాగున్నారు మీరా మీరు ఇంకా చేయలేదు నాకు చిన్న డౌట్ ఉంటే మీకు అందుకని కాల్ చేశాను అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి మూడు రాజధానులు అన్నారు కదా అంటే వాటి గురించి నాకు సరిగా ఐడియా లేదు దాని గురించి కొంచెం తెలుసుకుందామని చేసాను అండి ఓకే అండి

అలాగే అండి నాకు ఈ విషయం తెలియదు మీరు చెప్పేదాకా ఓకే థ్యాంక్స్ అండి